ఆసక్తి అంటే నేను ఇదివరకు నేను పాత కాలంలో అయితే వంటకాలు ఎక్కువగా మట్టికుండలలో మట్టి పాత్రలలో అలా చేసేవారు ఇప్పుడైతే రైస్ కుక్కర్స్ పప్పులు ఉడికించడానికి రైస్ కుక్కర్ ప్రెషర్ కుక్కర్ అలా వస్తున్నాయి నాకు అప్పుడు వండిన దాని అప్పటి పద్ధతి ఇప్పటి ఇప్పుడు ఉన్న నేను రైస్ కుక్కర్లో రైస్ కుక్కర్లో మొదలు పెట్టినప్పుడు నాకు చాలా భయంగా అనిపించింది ఫస్ట్ రెండు మూడు సార్లు తర్వాత నాకు చాలా అలవాటైపోయింది నేను వంటకం అంటే నేను మట్టి పాత్రలో చికెన్ చికెన్ కర్రీ చేశాను

నాకు అలా చేయడానికి ప్రేరణ కలిగించింది అంటే నేను ఫోనులో చూసుకుంటు వంటకాల వీడియోలు చూసుకుంటు యూట్యూబులో సర్చు చేసుకుంటు నేను వంట చేశాను సో నాకు చాలా ప్రేరణగా అనిపించింది అవి వాటిని చూస్తు వండడం వల్ల నాకు భయం అనేది పోయి ఇంకా చేయాలి అనే ప్రేరణ కలిగింది నాకు అలా చేయడం అనేది చాలా ఆశక్తిగా అనిపించింది ఇంకా ఇంకా చేయాలి ఇంకా ప్రెషర్ కుక్కర్స్ ఇంకా నాన్స్టిక్ కడాయిలు అలాంటి వాటిలో వండడం అంటే చాలా ఇష్టం ఇంకా డైలీ అలాంటివి వాడడం అంటే బాగా అనిపిస్తుంది ఇప్పుడు ప్రేరణగా అనిపిస్తుంది